నమస్తే సార్ క్యాబ్ బుక్ చేసుకుంది మీరేనా సార్ ఓకే ఓటీపి చెప్పండి సార్ ఒకసారి వచ్చింది సార్ ఎక్కండి కారెక్కండి ఎక్కడికేళాలి సార్ ఆ ఒక ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సార్ ఒక థర్టీ మినిట్స్ ఫైన పట్టచ్చు అవునా సరే సార్ అయితే ట షార్ట్కట్లో తీసుకునివెళతాను మీకు అడ్డదారిలో పర్లేదు సార్ నేను మంచిగానే డ్రైవ చేస్తాను నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో మీరు ఓకే అంటే వెల్దాము ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే ఒక అరగంట దాకా పడుతుంది అదే ఇలా షార్ట్కట్లో వెళ్తే ఒక పదిహేను నిమిషాలో వెళ్ళచ్చు సార్ ప్రతి రోజు నేను ఇలానే వెళ్తాను సార్ కస్టమర్స్ బట్టి వెళ్తాను

నమ్మదిగానే వెళ్తున్నాను సార్ నేను నెమ్మదిగానే వెళ్తున్నాను ఈ రోడ్డు బాగాలేకపోవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది సార్ అంటే నెమ్మదిగానే వెళ్తున్నానండి పర్లేదు సార్ ఏం కాదు రెగ్యులర్గా వెళ్ళేదారే కద సార్ ఏం కాదు

సరే సార్ పెట్టుకుంటాను నార్మల్గా అయితే రెగ్యులర్గా పెట్టుకుంటాను సార్ నేను కాకపోతే ఇక్కడ దగరే కదా అని పెట్టుకోలేదు నేను ఈ ట్రాఫిక్ తగ్గింది కదా అని స్పీడ్ పెంచాను సార్ అంతే మీకు ఎం టెన్షన్ లేదు స్లోగానే వెళ్తాను నేను ఇంకోసారి ఈ తప్పు జరగదులెండి సార్ సరే సార్ అనుకోకుండా మీరు క్షమించేయండి సార్ అనుకోకుండా ట్రాఫిక్ క్లియర్ అవ్వడం వల్ల అట్లా చేశాను క్షమించండి వచ్చింది సార్ మీ లొకేషన్ వచ్చేసింది మూడొందల యాభై అయింది సార్ సార్ గ్లాస్ పైన మీకు అది స్కాన్ కార్డ్ కనిపిస్తుంది దానికి చేసేయండి సార్ ఆన్లైన్లో

సరే సార్ వచ్చింది మంచి రేటింగ్ ఇవ్వండి సార్